మాధవి ఇలా ఇవాళ్ళ పాలు తీసుకున్నాను పాలు కాచ పెడితే మీగడ రావాలి కదా అది వన్ వీక్ నుండి పాల మీద మిగడే వస్తలేదు మొత్తానికి మరి అన్ని వాటరు కలిపితే పెరుగు కూడా గడ్డలు గడ్డలు కావాలి మీగడ పెరుగు తోడు వేసినాము తోడు వేసినప్పుడు అయితే అవి గడ్డలు అవలేదు మొత్తం వాటర్ వాటరు ఇలా అయితే అది అలానే అవుతుంది అదీ చిక్కగా పొయ్యలేదు పాలు అంతకు ముందు మంచిగా మీగడ అయ్యేది వన్ వీక్ నుంచి అస్సలుకే అస్సలు కంటే అస్సలుకి వస్తూనే లేవు అవి అదే మనీ ఎక్కువ తీసుకున్నా పర్లేదు మనీ గురించి ఏం లేదు కాని ఆ పాలు అనేది మంచిగా కావాలి ఎందుకంటే తింటాము కదా అవి తిన్న కొద్ది పోషకాలు ఉంటాయి ప్యాకెట్ పాలు మంచిగ లేవు అని చెప్పి మీ దగ్గర తీసుకుంటున్నాం మీరు కూడా అలా పోశారు అనుకో మేము ఎక్కడికి వెళ్ళాలి నా ఒక్క దానికే కాదు ఇది అందరి ప్రాబ్లెమ్ కదా సరే ఎంత వీలు అయితే అంత తొందరగా ఇవ్వండి ఎందుకంటే అవి పాలు అనె సరిగ్గా వస్తలేవు ఇవాళ కూడా మీగడ మీద రాలేదు మొత్తానికి వాటర్ వాటర్ అయింది తోడు పొద్దున్న తోడు పెట్టాము పొద్దున్న తొడ నిన్న సాయంత్రం తోడు పెడితే ఇవ్వాళ పొద్దున్నకి కూడా మొత్తం కాలేదు గడ్డ అదే తొందరగా పొయ్యండి వస్తనే లేవు పాల మిద మీగడ సరే మరి పొ సరే